మొత్తం మీద ఆటలు ఆటలు అంటే ప్రతి ఒక మనిషికి ప్రతి ఒక మనిషికి ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు అనేది ముఖ్యం ఆటలు ఎందుకంటే శరీరంలో ఉన్న అవయవాలు పూర్తిగా మొత్తం మీద అవి పని చేస్తాయి ఆ ఆటలు ఆ ఆటలు అనేది దాంట్లో వయసులో ఉండగలిగిన కాడ నుంచి పెద్ద వయసు వరకు పెద్ద వయసులో ఉండగలిగిన వాళ్లు ఎక్కువ ఆటలు అంతా ఆడలేరు వాళ్లకు ఏదో వాకింగ్ చేయడం నడవడము ఏదో కొంత అది చిన్న వయసులో ఉండగలిగిన వాళ్ళు ఆటలు అంటే చెమట పడుతుంది చెమట ద్వారా వచ్చిన తర్వాత అవయవాల్లో మొత్తం మీద అన్ని కొంత యాక్టివ్గా ఉంటాయి పోతే అన్ని అవయవాలు మొత్తం మీద క్లీన్గా పని చేస్తాయి ఆ ఆటలు అనేది మానవ శరీరాన్ని ఒక మంచి ఉత్సాహంతో నింపగలిగినటువంటిది ఆటలు ఆ ఆటలు వల్ల కొన్ని జబ్బులు నయం అవుతాయి కొంత మొత్తం మీద ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది కుదుటపడడం అంటే మనం తిన్న ఆహారం జీర్ణం అవడం కాని పోతే మన వయసు రీత్యా మొత్తం మీద ఆ ఆటలు అనేది కొంతవరకు చాలా ఉపయోగంగా ఉంటుంది అది మగా కానీ ఆడవాళ్లు కానీ ఎవరైనా సరే మామూలుగా ఈ ఆటలు అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది మనం ఒక్క ఆట కాదు మనకు ఎన్నెన్ని ఆటలు ఉన్నాయి మామూలుగా చిన్న బిడ్డలు ఏదో చిన్న చిన్న ఆటలు ఏదో బావిల కాడ నుంచి ఏదో క్రికెట్ వరకు పోతే కబడి కాడ నుంచి ఏదో ఇంకా ఈ ఆటలో మామూలుగా దాదాపుగా కొన్ని రకాలు కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి ఎవరెవరికి నచ్చింది వాళ్ల ఆటలు వాళ్లు ఆటలు ఆడుకోవచ్చును ఆ ఆటలు ఆట లాడుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది

ఎప్పుడూ మనం ఆటలాడుతూనే ఉండం ఆ సమయంలో ఎటువంటి సమయము ఏదో మనకి కావాల్సిన సమయంలో కొంచెం లీజర్గా ఉండగలిగినప్పుడు దానికి మనం ఏదో తిన్న వెంటనే ఆటలు ఆడడము అటువంటిదంతా లేకుండా ఏదో మనం అందరూ కలిసి పదిమంది కలిసి ఏదో ఒక ఆట ఆడుకున్నప్పుడు సంతోషంగా మనము ఆటలాడుకోవచ్చును పదిమందితో కలిసినప్పుడు మనకు వేరే ఆలోచనలు అంతా ఆటోమేటిక్గా కొంతవరకు మాయం అయిపోతూ ఉంటాయి అటువంటి ఆలోచనలు అంతా పోయి పదిమందితో కలిసి మనం ఒక ఆట ఆడుకునేటప్పుడు మనశ్శాంతి అనేది కుదురుతుంది ఆ మనశ్శాంతిలో మనము ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు ఉంటాయి ఒక మానవుడికి ఒక మనశ్శాంతితోనే ఉపయోగమనేది పూర్తిగా వస్తుంది మనశ్శాంతి అనేది ముఖ్యంగా ఈ ఆటలు వల్ల ఆటలు వల్ల వస్తుంది పదిమందితో కలిసి మొత్తం మీద మనకు కావాల్సిన ఆటలు ఆడుకునే దాంట్లో అంత ఉపయోగం అనేది ఇంకా ఏ విధంగాను రాదు ప్రతి ఒక్క ఇంట్లో కూర్చొని ఉంటే మొత్తం మీద ఒక మనశ్శాంతి అనేది కుదరదు ఒక పిల్లోడు మనశ్శాంతి లేని పిల్లోడు ఇంట్లో ఉంటాడు అది పదిమంది ఆటలాడుకునే పిల్లకాయల దగ్గరికి పోయిన తర్వాత ఆ మనశ్శాంతి అనేది వాళ్లు ఆ ఆలోచన వదిలిపెట్టి పదిమంది ఏ ఆలోచన ఆడుతున్నారో వాళ్ళు ఏ ఆటలు ఆడుతున్నారో ఉండగలిగిన వాడు కూడా ఆలోచన దానిమీద పోతుంది అటువంటి అప్పుడు ఈ మెదడు అనేది ఉన్న ఉన్న ఆలోచననీ పదిమంది మీద ఏమి ఆటలాడుతున్నారు ఏమి చేస్తున్నారు అటువంటి దానిమీద మనసు అనేది పోయిన తర్వాత ఆ మనసు అనేది పోతే వీళ్లు దాని మీద కోరిక పుడుతుంది అప్పుడు పదిమంది ఆటలు ఆడే ఆట ఈ కోరిక అనేది ఆటలాడదాము ఆ ఆటలు అనేది మనము పోయి ఆడుదాము మనము పోయి చేస్తాం అని చెప్పి ఒక ఆలోచన అనేది అక్కడ గమ్మున కూర్చున్న వాళ్లు కూడా ఆ ఆలోచన వస్తుంది కాబట్టి ఆటలు అనేది మానవుని జీవితంలో అటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటాయి అది ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కాని వయసుకి సంబంధించినట్టుగా వయసు వయసు వయసు రీత్యా వాళ్ల వాళ్ల మంచి చెడ్డ వాళ్ల ఆటల రూపంగా వస్తూ ఉంటుంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మానవుని జీవితంలో